మేము మొబైల్ ఫోన్ కొనుక్కోవటానికి వచ్చామండి పదివేలలో ఫోర్ జీ ఫోన్ కావాలండి సరేనండి రియల్మీ తీసుకుంటానండి అవునండి

మన్ మాకు ఎక్కువ మంచి బ్యాటరీ ఉన్న ఫోన్ కావాలండి

ఆ సరేనండి అదే తీసుకుంటానండి

ఈఎమ్ఐ కట్టుకుంటానండి బజాజ్ బజాజ్ కార్డ్ ఉందండి మా దగ్గర ఆ సరేనండి ట్వంటీ ఏ చెయ్య ట్వంటీ ఏ చెయ్యండి సరేనండి ఆ తీసుకుంటామండి సరే